నాకు ఎక్కువగా చికెన్ అంటే చాలా ఇష్టం ఆ చికెన్ లోని ఎక్కువ కేఎఫ్సీ అంటే ఇష్టం ఎందుకంటే ఆ కేఎఫ్సీ అనేది బాగుంటుంది ఎక్కడ దొరుకుతుంది అంటే మా డిస్ట్రిక్ట్లో రైల్వే స్టేషన్ దగ్గర కేఎఫ్సీ అనేది దొరుకుతుంది ఆ కేఎఫ్సీ అనేది లక్కీస్ రెస్టారెంట్లో ఎక్కువ దొరుకుతుంది ఎందుకంటే లక్కీస్లో తినడానికి చాలా ఇష్టపడతాను ఎందుకంటే లక్కీస్లో కేఎఫ్సీ అనేది చాలా మంచిగా ఉంటుంది మళ్ళీ ప్రైస్ కూడా చాలా రీసనేబుల్గా ఉంటుంది తక్కువ రేటికే ఇస్తారు మళ్ళీ కేఎఫ్సీ అక్కడ ఆ లక్కీస్ కేఎఫ్సీ లో ఓన్లీ కే మనం తిని కుర్చు మనం తిని కూర్చునంతుకు చార్జ్ చేయరు ఓన్లీ మనం ఏదయితే తింటామో కేఎఫ్సీ దానికి మాత్రమే ప్రైస్ మాత్రమే వాళ్ళు ప్రైస్ అనేది వేస్తారు అందుకే నాకు అక్కడ తినడానికి ఎక్కువ ఇష్టపడతాను ప్రైస్ కూడా లో ఉంటుంది కాబట్టి